మా వంటకాలలో ఎక్కువగా రుచి పెంచడానికి మేము ఏమి రహస్య పదార్థాలు వాడతాం అంటే మా కారం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ప్రిపేర్ చేసుకొని వస్తాం అక్కడ కారం కొంచెం ఘాటుగా మసాలాగా చిక్కబడడానికి చాలా బాగుంటుంది ఆరకపు రంగు రుచి అంత వేరేగా ఉంటుంది ఇక్కడ రకం వేరేగా ఉంటుంది కాబట్టి మేము అక్కడ నుంచి మొత్తం పట్టుకొని వస్తాము కాబట్టి అక్కడ రుచి పెంచడానికి రహస్యంగా మేము ఆ పదార్థాలు వాడతాం మేము చికెన్ బిర్యానీ చేసామంటే ఫస్ట్గా చికెన్ అంతా మ్యారినేట్ చేసుకుని మేము తెచ్చుకున్న కారం ఉప్పు మొత్తం చేసుకొని మా హోమ్ సీక్రెట్ మేము వాడే పదార్థాలు మాత్రమే వాడతాం మేము ఫ్రెష్గా ఏమేమి చేసుకుంటాం అవే వాడతాం అవి ధనియాల పొడి మిరియాల పొడి అన్ని మేమే పట్టుకుంటాం కాబట్టి అన్ని మేమే వేసుకొని చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం అదేవిధంగా మేము అక్కడి నుంచి తెచ్చి పండించిన రైసును మాత్రమే వాడుతాం అక్కడ తెచ్చి పెట్టిన రైస్నే మొత్తం కలిపి మ్యారినేట్ చేసుకుని వంటగా చేసుకుని తింటాం అదే విధంగా పాల పాయసం అంటే కానీ అక్కడి నుంచి మేము నెయ్యి తెచ్చుకుంటాం నెయ్యిలోనే ప్రతి ఒక్కటి చేసుకుంటాం ఆ నెయ్యితో మేం ప్రతి ఒక్కటి చేసుకొని తింటాం ప్రతి పాయసంలో పొంగల్లో కేసరిలో దేనిలో అయినా కానీ మేము ఆ నెయ్యిని వాడుతాం అక్కడ తెచ్చుకున్న వాటిని మేము వాడుకుంటాం ఇక్కడ దేనిని వాడం అక్కడ తెచ్చుకొని అక్కడ వాళ్ళు ఏం స్పెషల్గా చేస్తారు అక్కడి నుంచి అవన్నీ తెచ్చుకొని వాడుకుంటు ఉంటాం ప్రతిసారి ఇలాగే చేస్తాం మా రహస్య పదార్థాలన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచే తెచ్చుకుంటాం కాబట్టి అవి కొన్ని ఎక్కువ రుచి పెంచడానికి మాకు తోడవుతాయి ప్రతిసారి ఇలాగే చేస్తాం అక్కడి నుంచి తెచ్చుకున్న వాటితోనే మేము అన్నీ పదార్థాలు ప్రిపేర్ చేసుకుంటు ఉంటాం పచ్చళ్ళు ఊరగాయలు బియ్యం కారం నెయ్యి సహ మొదలైన వాటివన్నీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచే తెచ్చుకుంటు ఉంటాం కాబట్టి కొన్ని రుచి పెంచడానికి ఎక్కువగా ఉంటాయి అక్కడ తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం చూసుకోవడానికి రుచిగా రంగు మొత్తం కలిసి ఉంటాయి